హలో గుడ్ ఈవినింగ్ అండి కుమారి ట్రావెల్ ఏజెన్సీ నుండి మాట్లాడుతున్నాను చెప్పండి నేను ఏవిధంగా సహాయపడగలను చెప్పండి ఉమా గారు అంటే మ్యాడమ్ మీరు టూరిస్ట్లాగా వచ్చారా అండి అయితే తెలంగాణాలో చాలా ప్రదేశాలు ఉన్నాయండి హైదరాబాద్లో దాదాపు మీకు రెండు నుండి మూడు రోజులు పడుతుంది అండి హైదరాబాద్లో ఉన్న ప్రదేశాలు చూడడానికి సందర్శించడానికి తర్వాత తెలంగాణ మొత్తం చూడాలని అనుకుంటున్నారా అండి లేదంటే కేవలం ప్రదేశాల అయితే మ్యాడమ్ గారు మీరు ఇక్కడ మూడు రోజులు ఉండాలంటే ఇప్పుడు మనకి మీరు మీకు ఓకే అయితే ఓకే అండీ మీకు ఓకే అయితే ఇప్పుడు మనకి మన ట్రావెల్ ఏజెన్సీ తరపున కొన్ని వసతి సౌకర్యాలు మేము కల్పిస్తాం అండి అంటే మా ట్రావెల్ ఏజెన్సీలో మా క్యాబ్ మాత్రమే మీరు తీసుకొని వెళ్ళాలి దానికి ఓక కండిషన్ ఉంటుంది అండి అలాగైతే ఏమో మీకు మేము చూపించిన వసతి గృహంలో అయితే ఒక కిచెన్ బాల్కనీ పైగా ఒక బెడ్రూమ్ హాల్ ఉంటుంది అండి ఫ్యామిలీ మొత్తం ఉండ వచ్చు మిమ్మలని పొద్దున్న తీసుకు వెళ్ళి సాయంత్రం వరకు అన్నీ చూపించుకొని మళ్ళీ మిమ్మల్ని అదే ప్లేస్లో వదిలేస్తాము దీనికి పర్ డే మనకి ఎనిమిది వేల నుండి పది వేలు అవుతుంది అండి మూడు రోజులకు కలిపి ముప్పై వేలు అవుతుంది అండి దొరుకుతాయి అండి ఇప్పుడు మనకి ఓయో అని కొన్ని యాప్స్ ఉన్నాయి అందులో లాగిన్ అయ్యి మనము ఉంటే అక్కడ ఐదు వందల నుండి మూడు వేల వరకు ఉంటాయి అండి ఒక రోజుకి కాకపోతే మనం అక్కడ నుండి మనం వేరే క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళాలి వెళ్ళాలి అండి అలా అయినా సరే మేము వస్తాము

ఎన్ని రోజులైనా అండి ఇరవై నాలుగు గంటలకి మనకి మనం ఉండే ప్రాంతాన్ని మనము చూస్ చేసుకున్న బిల్డింగ్ని బట్టి మనకు డబ్బులు పేమెంట్ అనేది జరుగుతుంది అండి

అలాగైతే మనకి తెలిసిన ఇంకొక ఏజెన్సీ ఉంది అండి ఒక్కరోజుకి రెండు వేలు అవుతుంది అండి ఇద్దరు మనుషులకి మనిషికి వెయ్యి రూపాయలు ఉండడానికి ఫుడ్ మీది తీసుకు వెళ్తాము తీసుకు వస్తామండి అంటే ఉండడానికి మాత్రమే నేను చెప్తున్నాను తీసుకు వెళ్ళి తీసుకురావడానికి మళ్ళీ సెపెరేట్ డబ్బులు అవుతాటి అండి అంటే టోటల్గా మీకు ఒక రోజు ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి నాలుగు వేలలో మీరు ఉండ ఉండగలుగుతారు చూడగలుగుతారు అండి మీకు ఓకే అయితే

ఓకే అండీ దీనికి అయితే నేను నా ఈ కాల్ని నేను వేరే వారికి బదిలీ చేస్తాను అండి నా జూనియర్ మేనేజర్కి వారితో మీ వివరాలు మాట్లాడి పేమెంట్ చేస్తే మిమ్మల్ని మేము పిక్ చేసుకుంటాం అండి మీరు ఎక్కడుంటే అక్కడి నుండి ధన్యవాదాలండి శుభ సాయంత్రం